నేను మీ ఎప్పుడైనా తెలుగు నేర్చుకోవడానికి వెళ్ళి ప్రాంతీయ మండలం నేర్చుకున్నాను అది ఏంటంటే తెలుగు సూక్తులు ఒక దీపాన్ని వెలది జ్యో వేలాది జ్యోతులు వెలిగించి దాని కాంతి మాత్రం ఏమాత్రం తగ్గదని సంతోషం పట్టించుకోలేదు మనకి తగ్గది ఏదన్నా ఉంటుంది తెలుగు కవితలలో నిన్ను ప్రేమించినంత ఎంత నిన్ను ప్రేమించినంత ఎంతవారిని ప్రేమించ లేదు ఎందుకంటే ఎంత ప్రేమించడంలో నేను ప్రేమ బంధం అనంతరం ప్రేమ అనేది అనుభవ అను అనుభూతిని ప్రేమిస్తున్నాను అని చెప్పవలసింది అనేక తెలుగులో ఎన్నెన్నో కవితలు ఎన్నెన్నో సూక్తులు చెప్పవలసినవి ఎన్నెన్నో ఉన్నాయి అంతేకాని నేను తెలుగు మాండలికలో ఇలాంటి సూక్తులు ఇలాంటివి నేర్చుకున్నాను కాబట్టి నేను తెలుగు ప్రాంతంలో పుట్టినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది కాబట్టి నేను తెలుగు సూక్తులు మరియు తెలుగు సూక్తులు తెలుగు సూక్తులు అనే ఇవి నేర్చుకున్నాను అలాగే తెలుగు కవితలు కూడా నేర్చుకున్నాను ఇలాంటి కవితలు ఎన్నెన్నో ఉన్నాయి నేను చెప్పగలను